ఆ నమస్కారమండి రండి చాలా రోజులయ్యింది చూసి మిమ్మల్ని అవునా అది చాలా సంతోషకరమైన విషయం మన దగ్గిర టేకులో మూడు రకాలు ఉండాయండి ఎ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ మీకు ఏ రకం కావాలి ఎ క్లాస్ అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఆ మంచిదండి ఎ క్లాస్ అయితే మన దగ్గర లక్ష నుంచి లక్షా యాభై వేల లోపల పడుతుందండి ఒక్కొక్క సోఫా కి అవునండి ఆ మరి దగ్గర దగ్గర మీకు తెలిసినవారు కాబట్టి ఒక యాభై లక్షలు అవుతుందండి మీకు చెప్పాను కదండీ పడడమే లక్షా యాభైవేలు పడుతుంది మీకు ప్రతీ సోఫ మీద ఒక యాభైవేలు తగ్గిచ్చి యాభై లక్షలకే ఇస్తున్నాను కదా సరే అండి మీరెలాగో నాకు ఎప్పట్నుంచో పాత కష్టమర్ కాబట్టి ఒక పది లక్షలు తగ్గిద్దాం అనుకుంటున్నాను ఒక నలభై లక్షలకి చేద్దామనుకుంటున్నాను మీరు మీ ట్రాన్స్పోర్ట్ మీరు అరేంజ్ చేసుకుంటే మీ ద్వారా పంపిస్తానండి లేదంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ గా ఉంది దాని ద్వారా పంపిచేస్తాను ప్రస్తుతం అంటే యాభై సోఫ లకి సంబంధించిన టేకు అవైలబుల్ గా లేదండి ఒక పది సోఫాలు వరకు ఉంటుంది తీసుకువెళ్తారా ఆ ఇంకా సంతోషమైన విషయం కొద్దిగా మీరు ఎడ్వాన్స్ పే చేస్తారా పది సోఫ లకి చాలా సంతోషమండి మీకు నాగురించి తెలుసుగా నేను ఎప్పుడు నాణ్యమైనవే ఇస్తాను ఎ క్లాసు టేకు మీకిస్తాను ఓకేనా సంతోషమండి జాగ్రత్తగా వెళ్ళిరండి ఉంటానండి